హలో శ్రీ సాయి వాటర్ సప్లయర్ అండి హలో శ్రీ సాయి వాటర్ సప్లయర్ అండి చెప్పండి ఓకే అండి మీ అడ్రస్ చెప్పండి ఓకే అండి మేము పంపిస్తాము ఒక క్యాన్ టెన్ రూపీస్ అండి